నాకైతే డ్రాయింగ్లో చాలా సవాళ్ళతో కూడుకున్నది ఏంటంటే ఒక మనిషి బొమ్మ అనేది వేయటం చాలా సవాళ్ళతో కూడుకుని ఉంటుంది అది ఏంటంటే ముఖంలో వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి స్పష్టంగా మనం డ్రాయింగ్ వేసేటప్పుడు వాళ్ళకి కనిపించాలి అన్నమాట అంటే వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉన్నారు చాలా అందంగా నవ్వుతున్నారు అనేదివేయాలి అంటే చాలా మనకి పెన్సిల్ అనేది చాలా తిప్పాల్సి వస్తు ఉండే అది నాకు కొంచెం కష్టం అయ్యేది అది నాకు వచ్చేది కాదు కానీ నేను అలా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం చేయగా నాకైతే అది చాలా ఈజీగా వచ్చింది నేను కూడా ఏం చేసే దాన్ని అంటే అలాగా మనిషి బొమ్మ వేయటము అందులోనే లేడీస్ అన్నమాట వాళ్ళ యొక్క హెయిర్ అనేది వేయటం చాలా సవాళ్ళతో కూడుకుని ఉంటుంది ఉంగరాలు అవీ తిప్పటం ఇంకా వాళ్ళ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ అన్నమాట ముఖ్యంగా ఫేస్లో కళ్ళే కదా బాగా కనిపిస్తాయి అందులో అసలైన ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట ఆ కళ్ళు గీయడం అనేది కూడా చాలా ప్రతిభ అనేది ఉండాలి అలా చేసేటప్పుడు నాకు ఏంటంటే సరిగా వచ్చేది కాదు కానీ నేను క్లాసెస్కి వెళ్ళి ఆ వాటిలో ఒక నైపుణ్యం అనేది మెలకువలు అనేది తెలుసుకుని వాటిని ఎలా చేయాలి డబల్ షెడెడ్ ఎలా రావాలి అనేది కూడా నేను తెలుసుకుని గీయటం జరిగింది